పదివేల ఎనిమిది వందల తొంభై ఆరు పదకొండు వేల ఎనిమిది వేల నలభై ఐదు పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు పదిహేను వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు ఇరవై వేల ఎనిమిది వందల మూడు రూపాయలు